గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం ఆర్లీగా వస్తారా అంటే మార్నింగ్ చేసే అతను తనకి బాగాలేదంట కొంచెం హాస్పిటల్ కి చెకప్ చేసుకోవాలని వెళ్ళిపోతున్నారు ఈ ఒక్క రోజుకి ఒక్కసారి తొందరగా ఎర్లీగా వస్తే బాగుంటుంది అంటే అతనికి బాగాలేదు అనేసి పంపించాము ఎర్లీగా లేకపోతే పంపించకపోయేవాళ్ళం అంటే ఫంక్షన్ మ్యారేజ్ అనుకో ఏ ఒక్కరి మీదకో కనుకొని చెప్తాం హాస్పిటల్ కదా అలా కనుకొని చెప్పలేము అర్జెంట్ ఉంటుంది కదా తనకి ఏదైనా ఫుడ్ గురించి ప్రాబ్లమ్ పడకండి మీరు ఫుడ్ గురించి మీరు ప్రాబ్లమ్ పడకండి మేము ఫుడ్ అరేంజ్ చేస్తాము లేదు అండి అయ్యో ఇదిలో మీరు అయితే కొంచెం ఎలానో వస్తున్నారు కదా నైట్ షిఫ్ట్కి అదేదో కొంచెం కొంచం ఆర్లీగా వస్తే బాగుండు అందుకే ముందుగా ఫోన్ చేశాను వస్తారేమో అనుకొని ఓకే ఓకే ట్రై చెయ్యండి ఎందుకైనా సరే అండి థ్యాంక్యు అండి